మేము మాకు తరచూ వచ్చే చిన్ని చిన్ని జబ్బులకు ఇంటి వద్దనే ఉండి ఇంటిలో చిన్ని చిన్ని చిట్కాలు ద్వారా నయం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము అందులో ఒకటి మనము జలుబు చేసినప్పుడు పసుపు నీళ్ళు త్రాగడం ఆవిరి పట్టడం లాంటివి చేస్తాము కానీ ఆ జలుబు కనుక బాగా ముదిరి జ్వరం లాంటివి వస్తే మేము ఆ దగ్గరలో ఉన్న ఆసుపత్రిని సందర్శిస్తాము